నేను చిన్నతనం నుంచి దక్షిణంలో పెరిగాను కాబట్టి నాకు ఎక్కువగా దక్షిణాది వంటకాలు వండడమంటే నాకు ఇష్టం కాంటినెంటల్ మరియు ఉత్తరాది వంటకాలు అంటే అంత ఆసక్తి నాకు ఉండదు దక్షిణాది వంటకాలు అనేకమైనవి ఉన్నాయి వీటిలో నాకు ముఖ్యంగా బిర్యానీ చేయడం అంటే బాగా ఇష్టం చికెన్ బిర్యాని చేయటం మటన్ బిర్యానీ చేయటం అంటే నాకు బాగా ఇష్టం వీటిని వండటం నాకు చిన్నతనం నుంచి ఇక్కడ ఉండడంతో ఇక్కడ మా ఇంట్లో ఉన్న అమ్మ కాని పిన్నులు కాని చేసినప్పుడు వాళ్ళ ద్వారా ఎలా చేయాలి ఏంటి చూస్తున్నప్పుడు నేను నేర్చుకున్నాను ఒకసారి నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కలిసి రూమ్ తీసుకొని బయట ఉన్నప్పుడు ఒకసారి నేను అందరం కలిపి బిర్యానీ చేసుకుందాం అన్నప్పుడు నేను వంట వండాను ఒకసారి అప్పుడు వాళ్ళందరూ చాలా బాగుంది చాలా బాగా చేసావని నన్ను మెచ్చుకున్నారు చాలా బాగా రైసు రెస్టారెంట్లో కూడా ఇంతలా వస్తుంది రెస్టారెంట్లో తిన్నట్టు ఉంది చాలా బాగా చేసావు అని నన్ను మెచ్చుకున్నారు ఇలాగ నాకు బిర్యానీయే కాకుండా నేను కొన్నిసార్లు గుడ్లు కూర అలాగే వంకాయ కర్రీ పులావు పులిహోర వీటిని చేయటం కూడా నాకు వచ్చు వీటిలో ముఖ్యంగా నాకు బిర్యానీ చేయటం అంటే ఎంతో ఇంట్రెస్ట్ వాటి మిం దాన్ని చేయటం అంటే ఎక్కువ ఆసక్తిని నేను చూపుతూ ఉంటాను